నేను విజయవాడకి ఏరోప్లేన్లో ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు ఏ ఏరోప్లేన్ అందుబాటులో ఉంటుందో మీరు నాకు కొంచెం తెలియజేస్తారా ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు చాలా అర్జెంట్ విజయవాడలో మా రిలేటివ్స్ చనిపోయారు అది తొందరగా నేను అక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నాను మీరు ఎక్కడా రేణిగుంట నుంచి విజయవాడకి ఎప్పుడు ఏరోప్లేన్ వెళుతుందో మీరు నాకు కొంచెం తెలియజేయగలుగుతారా ఏమేమి ఉన్నాయో నాకు తెలియజేస్తారా లేదా మా ఫ్రెండ్స్తో కాల్ చేసి చెప్పే దానికి మీరు సహాయం చేయండి నాకు చాలా అవసరంగా ఉంది మీరు సహాయం దయ చేస్తారని నేను నమ్ముతున్నాను ఎలా వెళ్ళాలో నాకు తెలీదు మీరు ఏవేవి విమానాలు ఉన్నాయి ఎప్పుడు బయలుదేరుతాయి ఆ సమయాన్ని నాకు కొంచెం తెలియజేస్తే నేను ఎయిర్పోర్ట్కి వచ్చి టిక్కెట్ని అలాగే వీసాని ఇచ్చి టిక్కెట్ అవి తీసుకోవడానికి వచ్చి తీసుకోవడానికి మీరు నాకు సహాయం దయచేస్తారని నమ్ముతున్నాను